భారతదేశంలో ఎన్నో మంది ప్రముఖవేత్తలు వాణిజ్యంలో లేదా వినోదంలో అలాగే ఇంకా చెప్పాలంటే వ్యాపారవేత్తలు పరిశ్రమవేత్తలు ఎన్నో మంది ఉన్నప్పటికీ నాకు ఎక్కువగా ఇద్దరు మీద చాలా అభిమానం అని చెప్పుకోవాలి అందులో మొదటిగా రతన్ టాటా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే రతన్ టాటా అనేది భారతదేశంలో టాటా సంస్థలు పెట్టి అతను ఎంతగానో సంపాదించాడు సంపన్నుడు అనే చెప్పుకోవాల కాకపోతే చాలామంది సంపన్నులు ఉన్నప్పటికీ వారు ఒక సంపాదన వారి సొంత విషయాల కోసం ఉపయోగిస్తారు కానీ ఆయన ఎన్నో ఛారిటబుల్ ట్రస్ట్లకి ఆయన ధనాన్ని ఇవ్వడమే కాకుండా ఎంతో మంది పిల్లల్ని ఆయన చదివించారు రేపటి పౌరుల కోసం ఆయన చాలా చేశారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన సంపాదనలో చాలా వరకు ట్రస్ట్లకి వీటీలకే కాకుండా ఎవరైతే ఎక్కువగా కొత్త పరిశ్రమలు స్టార్ట్ చేయాలనుకున్నారో వారికి సహాయంగా కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆయన ఆయన సంపాదన ఎన్నో మందిని పోషించడానికి బాగుపరచడానికి ఉపయోగించారని చెప్పుకోవచ్చు అలాగే ముఖేష్ అంబానీ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇంతకు ముందు మనకు ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఇంత సులభంగా వాడుకుంటున్నాం అంటే అందుకే ఆయనే కారణం అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు అయితే మనకి ఎవరికైనా కాల్ చేయాలంటే మనకు డబ్బులు అయిపోతా ఉండేవి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే ఒక పది రూపాయలు అనేది అయిపోయేది అదే ఇప్పుడు గంటలు గంటలు మాట్లాడుతున్నాం అంటే దానికి నిజంగా కారణం ఆయనే ఎందుకంటే ఆయన డేటా డేటాని అలాగే ఇలా కాలింగ్ని దీన్ని చాలా తక్కువ రేటుకే మనకు అందించారు జియో అనే ఒక కొత్త సిమ్ని ఆయన ప్రారంభించి మనకి తక్కువ రేటుకే మనకి డేటా కానీ లేకపోతే కాలింగ్ కానీ ఇచ్చారు ఆయన అన్లిమిటెడ్ కాల్స్ ఇలాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే ఆయననే మనం చెప్పుకోవచ్చు అందుకే ఇంత గంటల గంటలు ఈరోజు మనం తక్కువ తక్కువ మన తక్కువ డబ్బులకే మనం కొనుక్కొని మనం మాట్లాడుతుంటే దానికి నిజమైన కారణం ఆయనే అదే ఇతర దేశాల్లో మనం చూసుకున్నట్లయితే వారు ఒక ఎంబి వాడడానికి కూడా చాలా భయపడతారు ఎందుకంటే ఒక ఎంబి కూడా అక్కడ ఒక డాలర్ కన్నా ఎక్కువ రేటే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే ఒక జీబీ అంటే చాలా ఎక్కువ రేటు అక్కడ అదే ఇక్కడ మనం ఎంత జీబీ వాడినా సరే మనం తక్కువ ధర అవుతుంది ఇంత తక్కువ రేటుకే మనకి అన్లిమిటెడ్ కాల్స్ కానీ డేటా కానీ వచ్చిందంటే దానికి కారణం నిజంగా జియో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ముఖేష్ అంబానీ గారు అనే మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఎయిర్టెల్ వోడాఫోన్ లాంటి ప్రధమమైనవి కూడా వాటి కూడా రేటు అనేది ఎక్కువగానే ఉండేది కానీ ఎప్పుడైతే ఈయన తగ్గించారో అవి కూడా ఆకాశం ఉన్న రేట్లు అనేవి నేల మీద తగ్గి వచ్చాయనే చెప్పుకోవచ్చు దాని ద్వారా ఇప్పుడు మనం ఇంత సులభంగా ఇంటర్నెట్ అనేది వాడుకుంటున్నాం ఇలా మరికొన్నిమంది ఉన్నారు అందులో వీళ్ళే ప్రముఖులని నా అభిప్రాయం